భారతదేశం అనేది ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన మరియు సాంస్కృతికంగా సుసంపన్నమైన దేశాలలో ఒకటి దాని ప్రత్యేకమైన చరిత్ర సంస్కృతి మరియు ప్రకృతి దృశ్యాలు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా చేశాయి భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్కులు మరియు పర్యాటక ఆకర్షణలు తాజ్ మహల్ తాజ్ మహల్ అనేది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ స్మారక చిహ్నంగా నిర్మించిన ఒక తెల్లటి మార్బల్ మసీదు మరియు టూమ్ బెడ్ ఇది ఆగ్నేయ ఆసియాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గోల్కొండ కోట గోల్కొండ కోట ఒకప్పుడు కుతుబ్షాహీ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇది హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంది మరియు దాని బలమైన గోడలు టవర్లు మరియు గదులకు ప్రసిద్ధి చెందింది రామేశ్వరం రామేశ్వరం ఒక పవిత్ర హిందు పుణ్యక్షేత్రం ఇది శివుడి ఒక అవతారమైన రాముడితో సంబంధం కలిగి ఉంది ఇక్కడ రామేశ్వరం దేవాలయం ఉంది ఇది పన్నెండు జ్యోతిర లింగాలలో ఒకటి కొనారు కొనారు ఒక ప్రసిద్ధ సెలవు గమ్యస్థానం ఇది దాని బెంగాల్ బీచ్లో మరియు రిసర్ట్లకు ప్రసిద్ధి చెందింది ఇది ఒడిశాలోని భూభాగంలో ఉంది ఉదయపూర్ ఉదయపూర్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక అందమైన నగరం ఇది దాని పసుపీలకు జైగడ్ కోటకు మరియు హవా మహల్కు ప్రసిద్ధి చెందింది అజంతా గుహలు అజంతా గుహలు ఒక్కప్పుడు గౌతమ అటాలకు మరియు విహారాలకు నిలయంగా ఉన్న గుహలు ఇవి భారతదేశంలోని మహారాష్ట్రంలో ఉన్నాయి మరియు వాటి శిల్పాలు మరియు చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందాయి ఎల్లోరా గుహలు ఎల్లోరా గుహలు కూడా ఒక్కప్పుడు బౌద్ధ హిందు మరియు జైన మతాలకు నిలయంగా ఉన్న గుహలు ఇవి మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్నాయి మరియు వాటి శిల్పాలు మరియు చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందాయి కేరళ కేరళ భారతదేశంలోని దక్షిణ భాగంలో ఉన్న ఒక రాష్ట్రం ఇది దాని సహజ సౌందర్యానికి టీ తోటలకు మరియు పర్యాటక ఆకర్షణలకు ప్రసిద్ధి